నాకు ఇష్టమైన రాష్ట్రం నాకు ఇష్టమైన రాష్ట్రం తెలంగాణ నేను కాళేశ్వరం పోయాను కాళేశ్వరంలో ఏడు గుట్టలు చాలా సూపర్గా ఉన్నాయి దాని మళ్ళీ తర్వాత నంది మేడారం పోయాను నంది మేడారంలో పెద్ద నంది మస్తు సూపర్గా ఉంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది తరువాత తిరుపతి వెళ్ళాను తిరుపతిలో చాలా బాగుంది కానీ ఒక రూములో వేయడమే ఇష్టం లేదు నాకు కానీ అన్నీ చాలా బాగున్నాయి తరువాత నేను గోల్డెన్ తమిళనాడు పోయాను తమిళనాడులో కంచి షాపింగ్ మాల్ కానీ సూపరు మంచిగా ఉంది కానీ అన్నీ నాకు నచ్చాయి కానీ తరువాత నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను గోల్డెన్ టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అది కూడా నాకు ఇష్టం చాలా ఇష్టం అటు కూడా వెళ్ళాను కానీ మళ్ళీ తరువాత తెలంగాణలో నేను కొమరవెల్లి వెళ్ళాను కొమరవెల్లి కూడా చాలా మంచిగా ఉంది కొమరవెల్లి మల్లన్నకి మస్తు నాకు చాలా ఇష్టం కొమరవెల్లి మల్లన్న అంటే అటు కూడా వెళ్ళాను తరువాత మేములవాడ వెళ్ళాను మేములవాడ కూడా నాకు చాలా ఇష్టం అటు కూడా తరువాత కొండగట్టు వెళ్ళాను కొండగట్టు కూడా నాకు చాలా ఇష్టం అంజన్న మాల కూడా వేస్తాను నేను నాకు అన్నీ ఇష్టం దేవుని దగ్గరకు కూడా వెళ్ళాను చూసాను నేను చాలా ఇష్టం నాకు తెలంగాణ ప్రదేశం అంటే నాకు తెలంగాణ ప్రదేశం అంటే చాలా ఇష్టం అవి కూడా అన్నీ తెలంగాణలో కొన్ని చూసాను నేను అవి కూడా నాకు చాలా ఇష్టం